మా ఊరిలో రోగాల వైద్యం గురించి మరియు విద్య యొక్క అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇంకా ప్రభుత్వం ప్రజల కోసం ఇంకా వారి యొక్క ఆరోగ్యం కోసం ఎన్నో కార్యక్రమాలని వాళ్ళకి నిర్వహిస్తుంది అవి ఏమిటి అంటే రోగాల గురించి తెలియజేస్తుంది ముందుగా ఉదాహరణకి కోవిడ్ నైంటీన్ డెంగ్యూ మలేరియా వంటి రోగాల గురించి అదేవిధంగా పరిశుభ్రతను గురించి అదేవిధంగా పర్యావరణ పరిశుభ్రత గురించి కూడా తెలియజేస్తుంది ఇంకా రోగాల నివారణ గురించి వాటి యొక్క మార్గదర్శాల గురించి అందజేస్తుంది ఆరోగ్యం గురించి తాజా సమాచారాన్ని ప్రజలకు అందిస్తుంది ఇంకా ఆరోగ్య సేవల గురించి చూస్తే సర్వజన ఆరోగ్య బీమా పథకాలు అంటే ఆరోగ్యశ్రీ వంటి పథకాలను నిర్వహిస్తుంది ఇంకా ప్రతీ ఒక ఆరోగ్య శిబిరాలను కూడా ఉచిత పరీక్షలు మరియు వ్యాక్సిన్లు అంటే టీకాలు ఇలా ఎన్నో వైద్య సేవలని మా ఊరిలో అందజేస్తుంది అదేవిధంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ద్వారా ఉచిత పరీక్షలు కానీ ఇంకా త్వరగా వాటికి కావాలసినటువంటి ట్రీట్మెంట్ని కానీ అందజేస్తుంది గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం అదేవిధంగా వాటికి సంబంధించిన రికార్డ్స్ని మెయింటైన్ చేయడం కానీ అదేవిధంగా ప్రచారం మరియు డిజిటల్ సేవలను అందిస్తుంది ఏ విధంగా అంటే టీవీ రేడియో మరియు సామాజిక మీడియా ద్వారా ఆరోగ్య ప్రచారం నిర్వహిస్తుంది ఇంకా ఆరోగ్య సూచనల కోసం డిజిటల్ ప్లాట్ఫార్మ్లు మరియు యాపులు అభివృద్ధి చేయడం ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో మా ప్రభుత్వం మాకు అందజేస్తుంది ఇంకా ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో అయినా సరే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ వాళ్ళు ఇన్సురెన్స్ చేయించడం కానీ అదేవిధంగా మాకు అవసరమైనటువంటి వైద్య సేవలని మా ప్రభుత్వం అందజేస్తుంది